కొత్త విద్యా విధానం ప్రకారం మాతృభాష బోధనపై దృష్టి సారించడం అనేది ఒక మంచి విషయం ఇది విద్యార్థులకు వారి సొంత భాషల్లో విషయాలను సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అయితే తెలుగు రాష్ట్రంలోని అనేక స్థానిక భాష పాఠశాలను ప్రభుత్వ మూసి వెయ్యడం లేదా విలీనం చెయ్యడం అనేది సహేతుకమైన విషయం ఈ పాఠశాలలు స్థానిక భాషలను మరియు సంస్కృతులను పరిష్కచరిండంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి వాటిని మోసి వెయ్యడం లేదా విలినం చెయ్యడం వలన ఈ భాషలు మరియు సంస్కృతులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఇది స్థానిక విద్యార్థులకు విద్యను అందుబాటులో లేకుండా చేస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇది చాలా నష్టం కలిగిస్తుంది ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నాను స్థానిక భాష పాఠశాలను పరీక్షించడానికి మరియు అభివృద్ధి చెయ్యడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మాతృభాషలో బోధనను ప్రోత్సహిస్తూనే స్థానిక భాషలను మరియు సంస్కృతులను కూడా కాపాడడం చాలా ముఖ్యం